మేము ఆర్డర్ చేసిన ఆహారం మా వద్దకు రావడానికి ఇరవై నిమిషాలు లేదా ముప్పై నిమిషాలు సమయం పడుతుంది అది తెలుసుకోవడం కోసం మేము ఆన్లైన్లో కానీ వెబ్సైట్లో కానీ యాప్లో కానీ సమయం ఎంత పడుతుందో కనుక్కుంటాము